విలేజ్ పీపుల్సు గేమ్స్ ఆడ్డమనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే జనరల్గా వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఆడుతూ ఆ ఇంట్రాక్ట్ అవ్వడం సోషల్ ఇంట్రాక్షన్ అనేది పెరుగుతుంది అండ్ అలానే వాళ్ళ గేమ్స్లో స్కిల్స్ని పెంచుకుంటారు విలేజ్ పీపుల్ విలేజ్లోనే ఉండిపోవడం కాకుంటా ఇప్పుడున్నారు కొంతమంది ఉంటారు కబడ్డీ ప్లేయర్సు ఉంటారు క్రికెట్ ప్లేయర్సు వాలీబాల్ ప్లేయర్సు ఖోఖో ప్లేయర్సు అలా ఉంటారు వాళ్ళు ఏమి చేస్తూ ఉంటారు బయట టోర్నమెంట్స్కి వెళ్తారు టోర్నమెంట్స్కి వెళ్ళి గేమ్స్ ఆడి అందులో మళ్ళీ సెలెక్ట్ అయ్యి అలా పై పైకి వెళ్తూ బయట ప్రపంచాన్ని తెలుసుకుంటూ సోషల్ ఇంట్రాక్షన్ అనేది బాగా నేర్చుకుంటారు అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి గేమ్స్ గురించి పూర్తి అవగాహన వస్తుంది